మా పెరట్లో లేదా తోటలల్లో పక్షులను ఆకర్షించడానికి కొన్ని గూళ్ళని అలంకరిస్తాము ఆ గూళ్ళలో పక్షులు వచ్చి సేద తీరుతుంటాయి మేము ఆ పక్షుల కోసం అవి తినడానికి ఆహారంగా కొన్ని గింజలను పెడతాము వాటి దప్పిక తీర్చడం కోసం కొంచెం నీళ్ళను కూడా పోసి ఉంచుతాము